హలో అక్కా బాగున్నావా నేను బాగున్నా అక్క అచ్చా కొంచెము నాకు బంగారం కొనేది ఉంది ఎట్లా కొనాలి ఎక్కడ కొనాలి నాకు తెలియదు నాకు తెలియదు కొంచెము వస్తావా నాతోటి అంటే మా పాపకి ఒక చిన్న గొలుసు ఒక ఉంగరము రెండు ఒక జత కమ్మలు చేపిద్దామని ఆలోచిస్తున్న చేయించినా మంచిదే లేకపోతే చేయించిన మంచిదే గానీ మంచి రెడీమేడ్ల మంచి చాలా ఉంటాయి కదా డిజైన్లు అందుకని షాప్కి మంచి షాప్కి నీకు తెలుసు కదా నువ్వు కొంటుంటావు అప్పుడప్పుడు నీకు తెలుసు కదా అవును సరే అక్క నువ్వు ఎప్పుడు ఫ్రీగా ఉంటావు నువ్వు ఎప్పుడు ఖాళీగా ఉంటావు మనం పోదాం కలిసి ఓకే అక్క కొంచెం పని ఉంది మళ్ళా నేను ఫోన్ చేస్తా నువ్వు కొంచెం ఆలోచించి పెట్టుకో నాకు నాకోసం టైమ్ ఇవవి త్యాంక్ యూ త్యాంక్ యూ